రెస్టారెంటా అండి మేమొక ఆర్డర్ ఇస్తాము తీసుకుంటారా అండి ఫ్రెండ్స్ ఇంటికొచ్చారు దాని కొరకు కొంచెం ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాము దాని కోసం ఆర్డర్ తీసుకోండి మీదగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నయండి మేము చికెన్ బిర్యానీ కావాలనుకుంటున్నామండీ ఎంత ఖర్చ్ ఎంత అవుతుందండి చికెన్ బిర్యాని ఫుల్ మీల్స్ అయితే ఎంతుంది పర్ ప్లేట్ ఎంతపడుతుంది ఓకే అండి ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యాని ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఆడ్రస్ చెప్తున్నాను నోట్ చేసుకోండి విశాఖపట్నం నియర్ జ్యోతి నగర్ స్ట్రీట్ నెంబర్ టు మూకరాంపుర కాల్నీ రైట్ సైడ్ ఫస్ట్ రైట్ తీసుకోవాలండి ఓకే అండి